సార్ నమస్కారం అండి నేను ఆర్డర్ పెట్టాను ఫుడ్ ఆర్డరు అది రద్దు చే క్యాన్సిల్ చేసినా కూడా ఇంకా దాని తాలూకా డబ్బులు నాకు రాలేదు సార్ దయచేసి నాకు ఆ డబ్బులు మీరు వెనక్కి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను అవును సార్ లేదు అంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు నాకు చెబితే పోనీ నేను అది తెలుసుకుంటాను లేదు అంటే ఎవరిని నేను కన్సల్ట్ అవ్వాలో వారి నెంబర్ ఇస్తే నేను వారిని కన్సల్ట్ అవుతాను ఫోన్ ద్వారా